స్విగ్గీలో ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేసే వెబ్సైట్లో నా ఆర్డర్లకు స్వయంచాలకంగా రద్దును చెల్లింపును రద్దు చెయ్యండి ఎందుకనగా ఇంతకుముందు ఇలాగే చేసినప్పుడు స్వయంచాలకంగా చెల్లింపుకి మీరు వీలు కల్పించున్నారు కానీ వేరే వెబ్సైట్లో కూడా అదే చెల్లింపు చెయ్యవస్తుంది దానివల్ల నాకు ఇబ్బందులు కగలుగుతున్నాయి కాబట్టి మీ వెబ్సైట్లోకి వెళ్ళి యాప్ యొక్క సెట్టింగ్లను ఓపెన్ చేసి నగదు చెల్లింపు ఎంపికలను వెతికి స్వయంచాలకంగా చెల్లింపును రద్దు చెయ్యండి ఈ పై సెట్టింగ్లు చెయ్యడం వల్ల మీది యొక్క స్వయంచాలక చెల్లింపును రద్దు చేసుకోవచ్చు